మా దగ్గర తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామిని చాలా దేశ దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పూజించడం జరుగుతుంది నాకు ఆ దేవుడు అంటే చాలా అంటే చాలా భక్తి మేము శనివారం రోజు ఆ దేవుణ్ణి కొలవడం జరుగుతుంది మార్నింగ్ లేవగానే పూజ చేసుకోవడం జరుగుతుంది ఇల్లి ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకోని పూజ చేసుకోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రసాదం చేయడం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామికి అట్లు బొబ్బట్లు లడ్డులు పులిహూర దద్దోజనము పెరుగన్నం అన్నం వడలు ఇవన్నీ మేము పూజా రూపంలో ప్రసాదం రూపంలో దేవునికి పెట్టడం జరుగుతుంది సో ఈ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం కళ్యాణం చేయడం వివిధ బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటుంది తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ భక్తి ఎక్కువ చాలా ప్రదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు చాలా రద్దీగా ఉంటుంది అక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కొండలు కొండలు ఏడుకొండలు ఎక్కి నడుచుకుంటూ వెళ్ళాలి ఏడుకొండలు ఎక్కి నడుచుకుంటూ వెళ్ళడం అంటే నాకు సంతోషంగా సంతోషం అనిపిస్తుంది సో అందులో వెళ్ళేటప్పుడు అక్కడ జింకలు అన్నీ జంతువులు అనేటివి కనిపిస్తూ ఉంటాయి వాటితో ఉండి చూడడం అనేది నాకు చాలా ఇష్టం నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం సో నేను ఆ దేవుడిని చాలా భక్తిగా పూజిస్తాను